చెప్పండి సార్ పాలసీ ఎట్ల ఉంటుంది చెప్పు హలో సార్ చెప్పండి సార్ అవును సార్ చెప్పండి సార్ మీ పేరు చెప్పండి ఓకే అండి ఓకే అండి

ఓకే అండి ఓకే ఓకే అండి

ఖచ్చితంగా ఖచ్చితంగా రావాలి మీరు అండి మీరు ఎటు సైడ్ వెళ్ళాలి అనుకుంటున్నారు నార్త్ ఈస్ట్

సార్ మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వెళ్ళాలి అనుకుంటున్నారా లేకపోతే తెలంగాణ స్టేట్కి వెళ్ళాలి అనుకుంటున్నారా ఓకే అండి

ఓకే ఓకే అండి ఓకే మేడమ్

ఓకే అండి మీరు ఇప్పుడు మీరు ఎంత మంది వస్తున్నారు సార్ ఇద్దరు అండి మీతో పాటు ఇంకొకరు అబ్బాయా అండి అమ్మాయా అండి అబ్బాయా అండి ఓకే అండి కొంచెం మీ డీటైల్స్ చెప్పగలరా అబ్బాయిది కూడా ఓకే అండి ఓకే అండి ఇంకొక అబ్బాయి ఓకే అండి ఓకే అండి ఓకే అండి మీరు రాజమండ్రిలో రేపు ఎన్ని గంటలకు దిగుతాను అన్నారు ఓకే సార్ ఓకే మా వెహికల్ అక్కడ మేము అరేంజ్ చేస్తాం అక్కడ నుంచి మీరు దగ్గరలో రేసిడెన్సీ ఉన్నట్టు ఉంది అండి రేసిడెన్సీలో డ్రాప్ చేస్తారు మావాళ్ళు మార్నింగ్ మళ్ళీ మాకు వెహికల్ ఒకటి వస్తుంది మీకు షెడ్యూల్ కూడా పంపిస్తాం ఆ షెడ్యూల్ ఎలా ఉంటుంది అంటే మీరు డే బై డే ఎక్కడ ఎక్కడ తిరుగుతారు ఎక్కడ ఎక్కడ తిరగాలి అన్ని ప్లానింగ్ ఉంటుంది దాంట్లో మీరు చూస్ చేసుకు వచ్చండి మీరు చూస్ చేసుకుంటే ఆ డేట్ ప్రకారం అప్పుడు వెళ్ళి మీకు నచ్చిన చోటు ఉంటుంది కదా దాన్ని బాగా ఒకసారి సర్చ్ చేసుకుని చూస్తే చూడాలి అనుకుంటే దాని టిక్ చేసి ఓకే చేస్తే మేము ఆ డేట్ ప్రకారం మేము తీసుకు వెళ్తాము అకామిడేషన్ ఫుడ్ తర్వాత మీకు షెల్టర్ అన్నీ మేము చూసుకుంటాం ఓకే మీకు డే వచ్చి మీకు ఎంత అవుతుంది అంటే ప్రైస్ ఓకే ఇద్దరికి వారం రోజు లోపలషెడ్యూల్ పంపిస్తాం ఆ అదే అండి అదే ఇంకా పంపించిన లిస్ట్లో ఉంటుంది అండి మీరు దాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు చూడాలి అంటే అయిన అందరికి చెన్ను అదంత అదంతా వేరు వేరు డిన్నర్ చేసిన తర్వాత స్టే చేయడానికి ఫుడ్ అన్నింటికి కామన్ అన్నింటికి ప్రైస్ ఉంటుంది మీకు మొత్తం అంతా వన్ ల్యాక్ పైన అవుతుంది హలో ఆ ఇద్దరికి వన్ ల్యాక్ ఫిఫ్టీ అవ్వచ్చు ఏ బండి మేము చార్జెస్ తర్వాత మీరు స్టే చేయడానికి ఫుడ్కి ఇవన్నీ అంటే డిస్టెన్స్ బట్టి ఉంటుంది మీరు వెళ్ళే ప్రదేశాన్ని బట్టి కొంచెం రేట్ మారుతు ఉంటుంది ఓకే ఖచ్చితంగా ఇందులో జాయిన్ అయిపోండి ఇదే నెంబర్ మీకు నేను టెక్స్ట్ చేస్తాను మీకు టెక్స్ట్ చేసి మీకు మీకు పంపిస్తాను డిటైల్స్ ఇంకా ఏమైన ఇంకా ఏమైన డౌట్స్ ఉన్నాయా అండి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ